నేను నా కుటుంబంతో పాటు విజయవాడ వెళ్ళటానికి పదిహేడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు టాక్సీ బుక్ చేయటం జరిగింది కానీ ఉదయం పది గంటలు అయినా డ్రైవర్ రాలేదు మా ప్రయాణం ఆలస్యం అవటం వల్ల మేము వేరే టాక్సీలో వెళ్తున్నాము అందుకే ముందు బుక్ చేసిన టాక్సీని రద్దు చేస్తున్నాము